తెలంగాణలో కళలు హస్తకళల రంగంలో వినియోగాన్ని ఎలా పెంచవచ్చు అంటే ఫెస్టివల్ సమయంలో ఆఫర్లు పెట్టడం వల్ల ఆన్లైన్లో కొన్ని ప్లాట్ఫామ్లు పెట్టి అందులో తగ్గింపు ధరలకే ప్రజలకు అందించడం ద్వారా ఎవరైతే హస్తకళని చేయడానికి ముందుకొస్తున్నారో వాళ్ళకి వసతి కలిగించి తక్కువ ధరలకి వాళ్ళకి ఆ ఆ ప్రోడక్ట్ని సబ్మిట్ చేసేలా చేయడం ద్వారా మనం ఈ హస్తకళ రంగాన్ని మనం తెలంగాణలో కాపాడవచ్చు